నమస్తే అండి మేము మీ అబ్బాయి స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం అండి మీ అబ్బాయి స్కూల్ కి ఎందుకు రావట్లేదు అండి ఓకే మరి లీవ్ లెటర్ పెట్టాలికదండి యూనిట్ ఎగ్జామ్స్ యూనిట్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి యూనిట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అండి దగ్గరలో పంపించండి ప్రిపేర్ చేయాలి కదా మరి ఎవరితో అయినా లీవ్ లెటర్ పంపించండి కొంచెం చాలా ఆబ్సెంట్లు ఉన్నాయి ఎందుకని మీ అబ్బాయి సరిగ్గా రావట్లేదు స్కూల్ కి ఇప్పుడు కాదండి కొన్నిసెవెంటీ పర్సంటేజ్ ఏ ఉందండి అటెండెన్స్ మంచి ఫుడ్ పెట్టండి అబ్బాయికి స్కూల్ కి వచ్చి కూడా సరిగ్గా తినట్లేదు అయితే పక్కన మీరు ఎవరన్న ఫ్రెండ్స్ ఉంటే లీవ్ లెటర్ పంపించండి వాళ్ళతో మర్చిపోవద్దండి ఇంకా స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కొంచెం రికవరీ బాగానే ఉంటే చదివించండి కొంచెం దగ్గర ఉండి ఓకే అండి అయితే ఉంటాను థ్యాంక్యూ అండి